నేను మొన్న అయితే నేను ఒక షర్ట్ అయితే ఆర్డర్ పెట్టాను మా హస్బెండ్కి ఆ షర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో నేను ఎలా వచ్చిదో ఏంటో నేను వైట్ అనేసరికి నేను అనుకున్న పలుచగా కనిపించిందేమో బాగోదేమో అని చాలా భయపడ్డాను కానీ అది అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్లా ఉంది అలాగే ఇంకా ఏంటంటే నేను పెట్టిన షర్టు అయితే మా ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది అది నేను ఫస్ట్ నేను అసలు చెప్పలేదు సర్ప్రైజ్గా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పనుకున్నాను అందుకే ఏం చెప్పలేదు ఆయనకి ఇంకా సరే అని చెప్పి నేను తీసుకుని వచ్చేసరికి ఇంక నేను ఆర్డర్ పెట్టి నేను మా ఆయనకు బుక్ చేశాను అయితే దానికి స్పెక్ట్స్ అలాగే బెల్టు అలాగే ఇంకా కొంబ్ దువ్వాన నాలుగు కూడా వచ్చినాయి మొత్తం వచ్చేసి కాంబోలాగా వచ్చింది కాంబో వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడింది బాగానే ఉన్నాయిలే అన్ని పెడదాము అని చెప్పు అనుకున్న ఫస్ట్ కాని తర్వాత భయమేసింది అమ్మో పెట్టాను ఇప్పుడు సడన్గా ఇప్పుడు అయ్యి రాకపోతే ఏం చేస్తాను అంత రేట్ పెట్టి పెట్టాను కదా అని చెప్పి భయమేసింది ఇంకా అప్పుడు ఇంకా సరే అని చెప్పి ఏదైతే అది అయ్యిందిలే అని చెప్పి నేను ఇంకా స ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు ఇలా పెట్టావు రాదేమో మళ్ళీ అని చెప్పి మా వదిన వాళ్ళు వాళ్ళు అంటే నేను అన్న నేను చాలా భయపడ్డాను వాళ్ళు అలా అంటుంటే కానీ ప్రోడక్ట్ అయితే ప్రతి ఒక్కటి చాలా బాగా వచ్చింది అలాగే స్పెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే బెల్టు బాగుంది లెదర్ బెల్ట్ వచ్చింది అలాగే కో దువ్వాన కూడా చాలా బాగుంది అది కూడా నీట్గా ఉంది మళ్ళీ అది దువ్వితే కూడా జుట్టు కూడా జుట్టు కూడా రాకుంటే నీట్గా ఉంది అలాగే షర్టు కూడా కలరు ప పల్చగా లేకుండా మందంగా ఉంది క్లాత్ కూడా నేను అనుకున్నాను బటన్స్ వేరే కలర్ వస్తుంది ఏమో వైట్ కలర్ బటన్స్ కన్నా బ్లాక్ కలర్ బాగుంటుంది నేను చెప్పి అనుకున్నాను వైట్ కలర్ దానికి సో వైట్ కలర్కి బ్లాకే వచ్చిద్ది సో నేను చా ఆయన ఆయనకి అలా ఉంటేనే ఇష్టం అలాగే వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ విషయాన్నికి అలా వచ్చినందుకు ఇంకా ఏంటంటే నేను ఫస్ట్ వాళ్ళు అన్నప్పుడు భయపడ్డా నేను ఆ ప్రోడక్ట్ని చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చింది పెట్టుకుంటే ఇందులోనే పె ఈ యాప్లో పెట్టుకోవాలి అని చెప్పి అనిపించింది అంత బాగుంది ప్రోడక్ట్ నాకైతే చాలా నచ్చింది ప్రోడక్ట్ థ్యాంక్ యూ